హలో ఎవరండి అవునండి రీవర్స్ రెస్టారెంటే అండి చెప్పండి మేడం అవునండి మా బిర్యానీ వచ్చి చాలా ఫేమస్ బిర్యానీ సో ఈ ప్లేస్లో అంటే మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు సో మేము ఫుడ్ అనేది ఇస్తున్నాము అండి చాలా బాగుంటుందండి బిర్యానీ వచ్చి సూపర్ అన్ని రకాలైన ఫ్లేవర్ క్వాలిటీ ఫ్లేవర్సే మేము యాడ్ చేస్తాము సో ఏంటంటే ఒక రోజు వాడిన ఆయిల్ని మళ్ళీ నెక్స్ట్ డేకి వాడమండి టేస్ట్ వచ్చి చాలా బావుంటుంది ఒక్కసారి మీరు ఆర్డర్ చేసినట్టయితే మేము చేశాక మీరే చెబుతారు రీవర్స్ రెస్టారెంట్ బిర్యానీ చాలా బాగుంది అని సో మా యొక్క బిర్యానీలో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంది సో నెంబర్ వన్ రెస్టారెంట్ అండి ఇది ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఉంటుంది ఫిష్ బిర్యానీ ఉంటుంది ప్రాన్స్ బిర్యానీ ఉంటుంది పన్నీర్ బిర్యానీ ఉంటుంది పాలక్ బిర్యానీ ఉంటుంది మీల్ మేకర్ బిర్యానీ ఉంటుంది దమ్ బిర్యానీ ఉంటుంది మండి కూడా ఉంటుంది ఉంది ఎగ్గు బిర్యానీ కూడా ఉంది బిర్యానీస్లో ఏదైనా చేస్తాము ప్లస్ ఏంటంటే మాకు డైలీ ట్వెంటీ ఫస్ట్ ట్వెంటీ ఆర్డర్స్లలో డిస్కౌంట్ ఉంటుందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్తోనే ఇస్తాము మేము తందూరి బిర్యానీ అవైలబుల్లో ఉంది దొరుకుతుంది చాలా ఫేమస్ అండి